జీవితంలో కొన్ని రకాల క్రీడలు చాలా ప్రభావితం చేసాయి అందులో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఈయొక్క క్రీడలు నా జీవితాన్ని చాలా విధంగా ప్రభావితం చేసాయి నాయొక్క ఆలోచనలు కానీ నాయొక్క బాడీ లాంగ్వేజ్ని కానీ అనేక రకాల విధంగా నాయొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సుని కానీ అలాగే నాయొక్క మైండ్ రిఫ్రెష్ని కానీ ఈ అన్నీ విధాలుగా నాకు నా ఈయొక్క క్రీడలు ముఖ్యమైన పాత్ర నా జీవితంలో పోషించాయి